ఆడ వెళితే ఫస్ట్ ఒక షాప్కి వెళ్ళాను అక్కడ సబ్బు కాని దొరకనే లేదు అడిగిన సబ్బు అంటే ఆ సబ్బు ఇప్పుడు వాడకంలో లేనేలేదు అనేసారు ఒక ఇంకొక షాప్కి వెళ్తేనేమో ఉంది బయట నుంచి ఇంకా గోడౌన్లో ఉంది తెప్పియాలి అన్నారు సరే పోనీ అనేసి ఇంకో షాప్కి వెళ్ళాను అడికి వెళ్తే సబ్బు రేట్ కానీ ఎక్కువే ఉన్నింది అయితే ఉన్నింది రేట్ ఎక్కువ ఉన్నింది సరే నా దగ్గర ఉండే అమౌంట్కి ఎలాగో సర్దుకునేసి మా ఫ్రెండ్స్ కొంచెం ఇచ్చారు దాంతో సబ్బు తెచ్చుకున్న ఫస్ట్ యూస్ చేశాను స్కిన్ బాగానే ఉన్నింది తర్వాత మళ్ళీ కాళీ అయింది మళ్ళీ వెళ్తే మళ్ళీ అదే సబ్బు తెచ్చుకున్నాను యూస్ అవుతుందని ఇంకా తర్వాతే తెలిసింది ఆ సబ్బు యొక్క మహిమ అసలు ఏంది ఉండే ఎలర్జీ కంటే ఎక్కువ గుల్లలు రావడం నవ్వ ఎక్కువ దద్దుర్లు అలా ఎక్కువగా రావడం జరిగింది అందువల్ల ఇంకా సబ్బుతో నాకు భలే అవసాట్లు అయిపోయింది ఇంక ఇక్కడ దొరక్కుండా సూపర్ మార్కెట్కి వెళ్లి మరీ వెతికి తెచ్చుకున్నా సబ్బు అది తెచ్చుకుంటే అసలు సెట్టే సెట్ అవలేదు ఇంకా స్కిన్ ఎలర్జీ నవ్వా అది ఇది ఇంకా వెళ్లి వాళ్ళని బాగా తిట్టడం జరిగింది తర్వాత వాళ్లకు కానీ అదే పరిస్థితి మా ఫ్రెండ్స్ కానీ ఒకరికి బాగా సెట్ అయింది ఒక్కరికి సెట్ కాలేదు ఇంక తెల్లగా పూసి పోవడం ఉండే గుల్లల కంటే ఎక్కువ రావడం ఇంకా మంచు కాలంలో అస్సలు సెట్టే అవ్వదు ఇంకా అదే యూస్ చేద్దాం ఇంకా సబ్బు అయ్యే అంతవరకు అయినా అదే యూస్ చేయాలి కదా అని చెప్పేసి ఆ సబ్బే యూస్ చేస్తూ ఉన్నాను వాళ్లకు కానీ అలానే అయిపోయింది అలా అవడంతో ఒక అమ్మాయికి అయితే బాగా ఎర్రగా అయిపోయి స్కిన్ అంత తోలు రావడం అలా అయిపోయింది ఆ సబ్బు వల్ల ఆ సబ్బు అసలు బాగానే లేదు ఫస్ట్ ఏమో బాగా రిజల్ట్ ఉన్నింది తర్వాత నురగ కానీ రాలేదు ఏమి స్కిన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంది నాకే కాదు మా హాస్టల్లో సేమ్ వాటర్ కాబట్టి అందరికీ స్క్రీన్ ప్రాబ్లం అలానే వచ్చేసింది అందరూ ఇప్పుడు అసలు బాగాలేదు మేము మార్చుకుంటాము అని చెప్తున్నారు మేమందరం మార్చుకోవాలని అనుకుంటున్నాము ఆ నంబర్ వన్ సబ్బు అసలు బాగానే లేదు బాగానే లేదు మేము ఏం చేసేది ఇప్పుడు ప్రెసెంట్ ఏం కాకుండా ఇంకా కొన్ని స్టాక్ తెచ్చుకున్నాము సబ్బు ఆ సబ్బు కూడా తీసుకెళ్ళి షాప్లో రిటర్న్ ఇచ్చేయాలని అనుకుంటున్నాము అందరము ఇంకా ముందు తెచ్చి పెట్టుకోవాలి కదా హాస్టల్ కాబట్టి ఇంట్లో అయితే అప్పుడప్పుడు తెచ్చుకోవచ్చు హాస్టల్ అయితే నెలకొకసారి అలా తెచ్చుకోవడం తెచ్చుకోవాలి ఒకేసారి నాలుగు అయిదు అలా తెచ్చుకున్నాము ఒకసారి బాగుండి రెండోసారి పాడైపోయింది స్కిన్ మొత్తము ఇంకా అందరం తీసుకెళ్ళి రిటర్న్ ఇచ్చేసరికి ఆ షాప్ యజమాని మమ్మల్ని తిట్టరాని తిట్టులు తిట్టాడు మా డబ్బులు గాని పోయాయి ఆయన రిటర్న్ ఇవ్వను అనేసినాడు మేము ఆ సబ్బు వాడలేదు మా డబ్బులు పోయింది ఆ నెంబర్ వన్ సబ్బు వల్ల మా హాస్టల్లో అమ్మాయిలు అందరము బాగా ఇబ్బంది పడ్డాము అసలు బాగానే లేదు ఆ సబ్బు ఎక్కువ స్కిన్ ప్రాబ్లం వస్తుంది